నేను బిగ్ మిలియన్ సేల్లో బెలూన్ షర్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆర్డర్ పెట్టుకున్న సమయంలో దాని రెండు రోజులు ముందే నేను మా పిల్లలకు బట్టలు కొందామని చెప్పేసి తీసుకెళ్ళాను అప్పుడు నేను చందనా బ్రదర్స్లో నాకంటూ లెనిన్ షర్ట్ చూశాను నాకు అది చాలా బాగా నచ్చింది అదే లెనిన్ షర్ట్ నేను ఆన్లైన్లో చూశాను ఆన్లైన్లో ఖరీదు ఇంకా తక్కువ ఉంది అక్కడ నాకు నేను చందనా బ్రదర్స్లో ఏదైతే షర్ట్ చూశానో ఆ షర్ట్ ఖరీదు రెండు వేల ఐదు వందలు కానీ నేను ఆన్లైన్లో చూడటంతో నాకు ఒక వెయ్యి ఏడువందలకే నాకు లభించింది నేను చాలా సంతోషపడి నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఆ ఆర్డర్ నాకు రెండు రోజులకే ఇంటికి వచ్చింది నేను చూశాను అది నాకు చాలా బాగా ఫిట్ అయింది అలాగే చాలా బాగా నచ్చింది కూడా నాకు నా పిల్లలకి అలాగే మా ఆవిడకి కూడా నచ్చింది మా ఆవిడ చాలా బాగుంది అందు అందుకు మేము మా పెళ్లి రోజుకి నేను ఆన్లైన్లో పెట్టుకున్న షర్టే నేను వేసుకున్నాను అందరూ చాలా బాగుంది షర్టు అని అన్నారు మా స్నేహితులకు చెప్పాను నేను నేను ఇలా బిగ్ మిలియన్ సేల్లో ఆర్డర్ పెట్టుకున్నాను బయట ఇలా చంద్ర బ్రదర్స్లో చూశాను అదే షర్ట్ నేను ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పాను వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇలా బిగ్ మిలియన్ సేల్లో ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు వేరే వేరే రంగుల షర్ట్లు పెట్టుకున్నారు వాళ్ళు కూడా మంచి ఫిట్టింగ్ అలాగే ఏదైతే కలర్ చూసారో అదే కలర్ ఆళ్ళకి షర్టు వచ్చింది వాళ్ళు కూడా చాలా సంతోషపడి నాకు చూపించారు అందరూ నాకు గ్రే కలర్ షర్ట్ అంటే ఇంకా బాగుంది నేను ఆ గ్రే కలర్ షర్ట్ అలాగే బ్లాక్ కలర్ షర్ట్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను నాకు గ్రే కలర్ షర్ట్ ఆర్డర్ వచ్చింది అది కూడా మంచిగా ఫిట్టింగ్తో అలాగే నేను ఏదైతే ఆన్లైన్లో చూశానో ఆన్లైన్లో మంచి అదే కలర్ నాకు వచ్చింది ఇంకా బ్లాక్ కలర్ లెనిన్ షర్ట్ రావాలి అది కూడా మంచి ఫిట్టింగ్ వస్తుంది అని అనుకుంటున్నాను అలగే మా ఆవిడకి ఇంకో షర్టు కూడా పెట్టింది నాకు ఆ షర్ట్ కూడా మంచిగా వస్తుంది అని అనుకుంటున్నాను దీంతోపాటు నేను మా పిల్లలకి షర్ట్లు అలాగే ప్యాంట్ కూడా పెట్టాను అవి కూడా మంచిగా వచ్చినయి నాకు ఇలాంటి షర్ట్లు మంచిగా వస్తాయని తెలీదు ఇంత తక్కువలో వస్తాయని ఇంకా తెలీదు కానీ ఇప్పుడు నుంచి నేను బయట ఏ షర్ట్ అయితే చూశానో అదే షర్ట్ కూడా ఆన్లైన్లో చూస్తాను ఎక్కడ తక్కువ వస్తే అక్కడే తీసుకుంటాను ఇప్పుడు నుంచి కానీ నాకు ఆ షర్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది నేను దగ్గ మూడు ఫంక్షన్లకి అదే షర్ట్ వేసుకున్నాను ఎవరు చూసినా చాలా బాగుంది షర్ట్ అని అన్నారు అందుకు నేను చూసిన బిగ్ మిలియన్ సేల్లో పెట్టిన షర్ట్ని నేను అభినందిస్తున్నాను